పాత మరియు క్రొత్త మాధ్యమాల మధ్య తేడా ఏంటి మాన్న కొ చయాలు ఏంటి పాత మరియు క్రొత్త మాధ్యమాలంటే పాత జరిగి పాత అప్పుడు జరిగిన చరిత్రలో ఉద్యమాలు మాధ్య ధమాలో మధ్య సంబంధాలు ఉన్నాయి అంటే మధ్య తేడా అంటే కొత్తగా వచ్చినవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నయి ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటరు కానీ పాతయే బాగుంటయి కానీ మా అన్న విషయాలు ఏంటి అంటే వాటి గురించి మనకు మాధ్యమాలలో ఒకొక్కట్టిగా తీసుకోండి దొరకాటుగా అంటూ ఉంటారు బట్ మనకు అవి కండీషంబుల్గా దొరకవు